చేపలు పట్టడానికి పర్యావరణంలో చాలా మార్పులు వచ్చాయి ఇప్పుడు ఇంతకు ముందు మా ఇంటి పక్కన ఒక చెరువు ఉంటుండే అప్పట్లో ఆ చెరువులో వా నీళ్ళు తాగేవారు అంత ఫ్రెష్గా ఉంటుండే కానీ రాను రాను మా టౌన్లో ఉన్న డ్రైనేజ్ మొత్తం ఆ చెరువులోకి వదిలేయడం స్టార్ట్ చేసినారు అప్పటి నుండి ఆ చెరువు మొత్తం డ్రైనేజ్ వాటర్గా తయారైపోయింది ఇంతకుముందు అక్కడ ఫిషెస్ చాలా టేస్టీగా చాలామంది పట్టుకొని తినడ తినేవారు అనమాట కానీ ఇప్పుడు పొల్యూషన్ ఆ పొల్యూడెడ్ డ్రైనేజ్ వాటర్ వల్ల అసలా ఫిషెస్ బతకడం కూడా లేదు దాంట్లో అంత దారుణంగా తయారైపోయింది

మా ఇంటి పక్కన్నే ఉంటుండే ఆ చెరువు హలో చేపలు ఇప్పుడు అక్కడ చేపలు తినాలి అంటేనే అసలు ఎలానో ఉంది అనమాట చాలా ఘోరమైన సిచువేషన్ అనమాట ఇంకా నీటి కాలుష్యం కారణంగా ఇటీవల సంవత్సరంలో ఏవైనా మార్పులను చూసారా నేను చాలా మార్పులు చూసాను ఇంతకుముందు ఎక్కడ చూసినా వాటర్ చాలా నీట్గా అలా ఉంటుండే కానీ ఇప్పుడు మొత్తం డ్రైనేజీస్ ఫ్యాక్టరీస్ అన్ని పెరిగిపోయినాయి డ్రైనేజెస్ మొత్తం ప్యూరిఫికేషన్ లేకుండా డైరెక్ట్ చెరువులల్లో కలిపేస్తున్నారు సముద్రాలలో కలిపేస్తున్నారు మొత్తం వాటర్ పొల్యూషన్ అయిపోతుంది దానివల్ల ఫిషెస్ ఎన్నెన్ని ఫిషెస్ చనిపోతున్నాయి ఇంకా ఫ్యాక్టరీస్ విషయానికి వస్తే ఫ్యాక్టరీస్ వాళ్ళు కెమికల్ వాటర్ రిలీజ్ చేస్తున్నారు కెమికల్స్ వాటర్లోకి రిలీజ్ చేస్తున్నారు చాలా చాలా కెమికల్స్ రిలీజ్ చేస్తున్నారు వాళ్ళకి కరెక్ట్గా చెప్పే వాళ్ళు లేరు ఇంకా హాట్ వాటర్ కొన్ని కొన్ని ఫ్యాక్టరీస్ నుండి హాట్ వాటర్ వచ్చి వచ్చి ఇంకా వస్తాయి దాన్ని డైరెక్ట్ చెరువులల్లో అలా కలిపేస్తున్నారు దానివల్ల ఫిషెస్ అన్ని చచ్చిపోవడము అట్ల అవుతున్నాయి ఇంకా అదే కాకుండా ప్లాస్టిక్స్ ప్లాస్టిక్ అడ్డగోలుగా వాడడము ఎక్కడపడితే అక్కడ పడేయడము ముఖ్యంగా వాటర్లో పడేయడము ప్లాస్టిక్ కాలువలలో అక్కడ ఇక్కడ పడేయడం దానివల్ల మొత్తం సీ సముద్రాలల్లో చెరువులల్లో ఎక్కడపడితే అక్కడ మరీ ఘోరంగా ప్లాస్టిక్ ఫామ్ అయ్యి ఉంటుంది గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకోవాలి ఈ విషయంలో ఎందుకంటే కొం కొంత కొంతమంది మత్స్యకారులే కాని ఎవరైనా కాని చేపల మీదనే ఆధారపడి ఉంటారు అంటే పూట గడవడం కోసం చేపలను పట్టి అమ్ముకోని అట్ల పూట గడుపుతుంటరు వాళ్ళకు చాలా లాసే కదా ఇట్లా వాటర్ పొల్యూషన్ వల్ల ఈ పొల్యూషన్ తగ్గించడానికి గవర్నమెంట్ కొన్ని నార్మ్స్ తేవాలి లైక్ ప్రతీ ఫ్యాక్టరీకి నోటీసెస్ పంపించాలి కెమికల్స్ రిలీజ్ చేయొద్దు ఫ్యా డైరెక్ట్ అని చెప్పేసి అసలు కెమికల్స్ వాటర్లోకి రిలీజ్ చేయొద్దు ఏదై ఏదైనా సమ్ డంపింగ్ పెట్టుకొని దాంట్లో రిలీజ్ చేయమని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి ఇంకా వాటరే ఏవీ కూడా ఏవీ కూడా రిలీజ్ చేయొద్దు అని చెప్పేసి గవర్నమెంట్ ఒక యాక్ట్ తేవాలి ఇంకా ఇంకా నార్మల్గా మనం డ్రైనేజ్ వాటర్ కూడా డైరెక్ట్ చెరువులల్లో వాటిలల్లో కలపకుండా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయి ఆ ప్లాంట్స్ కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో ప్యూరిఫికేషన్ చేసిన తర్వాతనే చెరువులల్లో వాటిలల్లో వీటిలల్లో అవి వదిలేయాలి అని చెప్పేసి ఇట్ల ఒక రూల్ తేవాలి అది పాటిస్తే కొంచెం చెరువులు బాగుపడుతాయి ఫిషింగ్ కూడా ఫిషింగ్ ఫిషింగ్ మీద బతికే వాళ్ళకు కూడా జర మంచిగా ఉంటుంది